హాయ్ మానస నేను కొన్ని ఊహించని సంఘటనలు వచ్చినందున నా రాబోయే ట్రిప్ కోసం నేను కొనుగోలు చేసిన రైలు టిక్కెట్ను రద్దు చేయాల్సి వచ్చింది కానీ నాకు రద్దు ప్రక్రియ గురించి ఖచ్చితంగా తెలియదు నా పీ ఎన్ ఆర్ నెంబర్ ఒకటి నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది యూజర్ ఐ డీ బోలా శ్రీజ మరియు పాస్వర్డ్ ఆరు రెండు మూడు నాలుగు ఉన్నాయి ఈ వివరాలతో నా టిక్కెట్ను ఎలా రద్దు చేయాలో దయచేసి నాకు మార్గదర్శనం ఇవ్వగలవా మీ సహాయం నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ధన్యవాదములు